నేను అమలాపురంలో ఒక షాప్కి వెళ్ళాను అది చందనా అన్నమాట అందులో జ్యువలరీ అంటే ఆడవాళ్ళకు సంబంధించినవి ఏ వస్తువైనా చాలా అందంగా ఉంటుంది సరే అని చెప్పి చాలా ఖరీదు కూడా ఉంటాయి సరే అని చెప్పి చూద్దాం అని చూడడానికే వెళ్ళాను అయితే చుసిన వెంటనే ఒక ఉంగరం అనేది చాలా బాగుంది ఆ ఉంగరం చూడగానే వెంటనే దాని ప్రెస్ ఎంత దాని రేట్ ఎంత కనుక్కున్నాను అది చూడ్డానికి చాలా అందంగా ఉంది కాని చాలా తక్కువ రేటులో ఉంది ఇంత తక్కువ రేట్ లో ఉంది కదా అని చెప్పి వెంటనే నేను కొనుకుని తీసుకునిరావడం జరిగింది ఐతే నేను దాన్ని అప్పుడు అప్పుడు పెట్టుకోలేదు కొన్ని రోజుల తర్వాత ఒక ఫంక్షన్లో నేను పెట్టుకునే సరికి అది చూసి అందరు అక్కడున్న ఫంక్షన్ వాళ్ళందరూ ఏయ్ ఇది చాలా బాగుంది బంగారంలా ఉంది ఎంత ఇది ఎప్పుడు కొన్నావు ఎక్కడ కొన్నావు అని అందరూ అడిగారు ఐతే అవునా బంగారంగా ఉందా నిజం చెప్పండి అని నిజంగానే అని చెప్పి అందరూ అనేసరికి అది బంగారం కాదు మావులు మావుల్ టైపే గాని చాలా అందంగా ఉందని కొన్నాను కానీ ఇంత బాగుంటాదని నేను అస్సలు అనుకోలేదు అని అనిపించింది అలాగే అదే అది దాన్ని దాన్ని వాటర్ లో తడిపితే చాలా ఈ ఎలా కొన్నానో అలాగే ఉండేది ఆవిధంగా అలాంటి ప్రోడక్ట్ అనేది చాలా నాకు చాలా నచ్చింది అందరూ చాలా బాగుంది అన్నారు